మా ఊర్లో ఇల్లు కట్టుకునేడప్పుడు ఎక్కువగా వీటి గురించి ఆలోచిస్తారు మొదటిగా వాతావరణం అనుకూలిస్తుందా లేదా మన ఇల్లు కట్టుకోవటం వల్ల ఎన్ని వన్యప్రాణులు నష్టపోతాయి అలాగే ఎంతమందికి వృత్తి అలాగే జీవనాధారం కుటుంబ సభ్యుల ప్రత్యేక అవసరాలు అవి చూస్తారు అంతేకాకుండా వంటగది ఎలా కట్టాలి టాయిలెట్ ఎలా కట్టాలి ఈ వాస్తు మొత్తం ఎలా ఉంది అని ఇలాంటివి అన్నీ చూస్తూ కడుతారు అంతే కాకుండా పూజగది ఎక్కడ రావాలి అని పూజ గదికి ప్రత్యేకమైన ఒక ప్రత్యేకంగా అయితే దాన్ని చూస్తారు ఎందుకంటే మన దైవ దేవుణ్ణి ఆ పూజ గదిలో మాత్రమే ఉంచి పూజిస్తాం కాబట్టి అంతే అంతే కాకుండా మాకు గురుకులయోజన గురించి తెలియదు గ్రామంలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో అయితే పక్కా ఇళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ మధ్య సంవత్సరంలో అంటే గురుకులయోజన గురించి మాకు తెలియదు